పూవుల తోటి చాలా బొకేలు పువ్వుల తొట్టెలు కూడా తయారుచేసి పువ్వులు దండలు బొకేలు తయారుచేసి ఇట్లా గిఫ్ట్లాగా ఇవ్వడం కోసం బొకేలు బాగా పని చేస్తాయి దాంతో దా దాంతో చాలామంది మేం అందరం కలిసి చేసుకొని మేము ఇంట్లకు అర్ధిక సమాచారంగా అం అంది కలిగి చేసుకుంటాం మావాళ్ళతో పాటు మేము కూడా కొంచెం పని చేస్తానం కదా అన్న ఫీలింగు కూడా మాకు ఉంది మేము కొన్ని కొన్ని పనులు చేస్తాం పువ్వులతోటి దండలు అల్లుతాం పువ్వులు అల్లుతాం జడలుకు పనిచేస్తాయి మెడలకు పువ్వుల దండలు పనిచేస్తాయి మండపానికి పెళ్ళిళ్ళకు జడ పువ్వులు పూల జడలు దానికి దీనికి పనిచేయడం మేమందరం కూర్చొని అల్లుతాం దానిమూలంగా మాకు ఇంట్లోకు చాలా ఎంతో కొంత బాగా అవసరం చేసుకొని కలిసి పని చేసుకొని కలసి కష్టసుఖాలు పంచుకుంటాం